సార్ నేను ప్రిన్సిపల్ని కాలేజ్ ప్రిన్సిపల్ని అన్నా ఇప్పుడు ఇది మన పిల్లలకు బట్టలు కుట్టాలి కాలేజ్ డ్రెస్సు అంటే ఇప్పుడు అంటే ఈ మొన్న ఆర్డర్ ఇచ్చినాము కదా అవి అవి అయినయా రేపు రేపు వస్తారా టూ త్రీ డేసా ఎల్లుండి వరకు అందిస్తాను ఎల్లుండి కావాలి మరి ఎల్లుండి ఫంక్షన్ ఉంది ఇక అందరూ స్కూల్ డ్రెస్సులో ఉండాలని అదే అదే ఇంకా కొందరు క్రొత్త వాళ్ళు వచ్చారు

అదే పంపిస్తారా ఎట్లా ఇది కొలతలు తీసుకోవాలిగా ఎప్పుడు

పోనీ కాంటాక్ట్ చేసి అదే సేమ్ రేట్ ఇక మొన్నటివే సేమ్ అవే అదే మరి ఏమైనా కొంచెం మరి గిన్నిగానం ఇస్తారు ఏమైనా తగ్గిస్తారా అని సరే సార్ పంపించండి సార్ రేపు పంపిస్తారా ఇవ్వాళ పంపిస్తారా ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అయి నాకు చెప్పండి నేను పిల్లలు వాళ్ళను రెడీ చేస్తాను నాకు చెప్తే నేను వాళ్ళను చూస్తాను సరే సార్